హలో అక్షర స్కూల్ ప్రిన్సిపల్ గారా అండి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ నా పేరు బాలా అండి సార్ మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక బాబు ఎల్కెజి పాప ఫిఫ్త్ అండి సో మేము విజయవాడ నుంచి కాకినాడ షిఫ్ట్ అవ్వడంతో మాకు అక్షర స్కూల్ ఈజ్ ది బెస్ట్ అని చెప్పి అన్నారండి సో పిల్లల్ని జాయిన్ చేయడానికి మేము అక్కడైతే ఇంట్రస్ట్ చూపిస్తున్నాము సో మీ ఫీస్ అండ్ మీ రూల్స్ ఏంటో కాస్త మాకు చెప్తే మేము పిల్లల్ని జాయిన్ చెయ్యాలి అని చెప్పి మేము డిసైడ్ అవుతామండి అవునండి ఓకే అండి ఓకే సార్

ఓకే సార్ అదేమీ లేదా అండి ఫీజు కొంచెం ఏమైనా తగ్గిస్తారా అని అడుగుతున్నామండి ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అయితే మీ హెల్ప్ కోసం ఓకే సార్ అయితే ఫస్ట్ పేమెంట్కి మాత్రమే ఒక్కరికి సెవెన్ ఇంకొకరికి ట్వల్వ్ అని చెప్పారు కదా సార్ అండ్ తరువాత స్కాలర్షిప్స్ అండ్ ఎగ్జామ్ బేసిస్ మీద ఫీజ్ అయితే తగ్గిస్తానన్నారు

ఓకే సార్ మేము అయితే బుక్స్ అంటే కాలేజ్ స్కూల్లోనే బుక్స్ తీసుకోవాలా సార్ లేదంటే బయట తీసుకోవాలా సార్

ఓకే సార్ అయితే నేను రేపు పేమెంట్ తీసుకుని అయితే స్కూల్కి వస్తాను సార్ రేపు అడ్మిషన్ చేయిం చేస్తారా సార్ రేపు ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అయితే ట్వంటీ ఫస్ట్న మేము వస్తాము సార్ అయితే థ్యాంక్ యూ